ఎస్ మీరు ఎవరు బ్రదర్ ఎక్కడదాకా వచ్చిళ్ళు అబ్బా ఇంత లేటా బ్రో చెప్పిన కదా చెన్నూరు లొకేషన్ పెట్టిన కదా బ్రో ఇప్పుడు ప్రెసెంట్ అమరావతి హైవేలో ఉన్నారా మీరు హైవే వచ్చిన తర్వాత మీరు హైవే దిగిన తర్వాత ఇక్కడ మీకు శ్రీరామ్పూర్ కాడ హైవే డౌన్ అవుతుంది కదా అయిన తర్వాత మీరు ఎక్కడ నుంచి అంటే రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత ఇటు రండి అంటే మన్ మన గోదావరిఖని రూటు వచ్చిన తర్వాత గోదావరిఖని సైడ్ పోకుండా అక్కడ చెన్నూరు రూట్ ఉంటుంది కదా చెన్నూరు రూట్ తెలుసు కదా బ్రో స్ట్రైట్ ఇటు రైటుకి కాదు బ్రో స్ట్రైటు రైటుకి కొడితే గోదావరిఖని పోతాం స్ట్రైట్ కొడితే చెన్నూరు చెన్నూరు స్ట్రైటు గో లేదు బ్రో స్ట్రైటు ఉంటుంది ఒక్కటే హైవే పట్టుకుని రండి హైవే పట్టుకుని వచ్చిన తర్వాత మీరు చెన్నూరు రీచ్ అయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది అంటే ఎట్లా అంటే తెలంగాణ బొమ్మ స్టాచ్యూ పెట్టి ఉంటుంది స్టాచ్యూ పెట్టున్న సైడు స్ట్రైట్ పోకండి అక్కడ కూడా రైట్ తీసుకోండి రైట్ తీసు అక్కడ మళ్ళా అక్కడ రైటు రైట్ తీసుకుంటే అక్కడ మీరు ఆ రైట్ తీసుకున్న తర్వాత మీరు ఒక ఆ రైట్ తీసుకున్న కాడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది బ్రో ఒక త్రీ కిలోమీటర్స్ రైట్ తీసుకుని ఒక త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ తీసుకుంటే ఎగ్జాక్ట్ మన లొకేషన్ వస్తుంది ఇప్పుడు ఇటు ఛార్జెస్ ఎంత పడతాయి బ్రో ఎక్స్ట్రా ఛార్జెస్ అదే బ్రో ఇప్పుడు నేను అందుకని లోపల ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉం ఏ కాదు బ్రో చెన్నూరు లోకల్ కాదు ఒక ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది నేను అందుకని అడుగుతున్నాను ఎంత తీసుకుంటారు బ్రో ఎక్స్ట్రా అని ఎయిట్ కిలోమీటర్స్కి టూ ఫిఫ్టీయా ఏ నీకు నాకు ఏమన్న పరిచయం ఉన్నదా బ్రో తగించడానికి మరి గట్లా ఎందుకు బ్రో

సరే మరి టూ ఫిఫ్టీ కాదు కానీ ఇప్పుడు నేను దానికి ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ దీనికి ఎక్స్ట్రా పే చేసి ఎట్ల బ్రో ఇప్పుడు నువ్వు నన్ను ఎక్కడ డ్రాప్ చేస్తావు అంటే మంచిర్యాల రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయాలి దుపునపల్లి బ్రో ఇప్పుడు నా ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్క ఈ లొకేషన్లో పిక్ చేసుకో బ్రో మంచిర్యాల డిస్ట్రిక్ట్ బ్రో టోల్గేట్ ఏముండదు ఓకే బ్రో డన్ ఓకే బ్రో రైట్